హలో ఓకేనండి చెప్పండి ఓకే మేడం

మేడ్చల్లో బాగానే ఉంటాయండి ఇక్కడ ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయండి బానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంటు దీనికి దగ్గరలో బొల్లారం ఇంకా కొన్ని రైల్వే స్టేషన్స్ నియర్ బై చర్లపల్లి ఇలా అన్ని డెవలప్ అవుతున్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ప్రెసెంట్ బాగానే ఉందండి హైదరాబాద్లో మేడ్చల్ డిస్ట్రిక్ట్లోనే స్పెసిఫిక్గా అంటే స్క్వేర్ యార్డ్ సెవెన్ థౌసండ్ ఇంకా ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ టు టు ఇయర్స్ తర్వాత ఇంకా మనం పెట్టిన అమౌంట్ కంటే కూడా త్రిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుదండి మంచి ప్లేస్ అండి ఇది నియర్ బై టెంపుల్సు హౌసెస్ ఫామ్ హౌసెస్ ఇంకా అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ మంచిగనే డెవలప్ అయ్యే ఏరియాలోనే ఉన్నాయండి రీజనబుల్ ప్రైసెస్కే మనకి దొరుకుతాయండి నో ప్రాబ్లం అండ్ మనకి ఈ మొత్తం హెచ్ఎండిఎ లేఅవుట్ ఇంకా ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయండి లేదండి ఇది రీజనబుల్ లేదు మేడం ఇది రీజనబుల్ ప్రైసెస్ మేడం ప్రాబ్లమ్ ఏం లేదు మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు రీజనబుల్ ప్రైసెస్ ఫర్ స్క్వేర్ యార్డ్ సిక్స్ థౌజండ్ నుంచే స్టార్ట్ అండి ఓకే మేడం మీరు ఎప్పుడైనా మీరు ఇంట్రెస్ట్ ఉంది అంటే చెప్పండి నేను మీకు విజిట్కి ఏర్పాటు చేస్తాను ఓకే మేడం థ్యాంక్ యు ఓకే మేడం థ్యాంక్యూ సో మచ్ మేడం